హలో హాయ్ గీతాంజలి గారు బాగున్నాము నువ్వు బాగుంన్నావా బాగున్నాను జరుగుతుంది మా ఊళ్ళో కూడా రైతు బరోసా చేయూత వాళ్ళకి కావాలసిందంతా కూడా బాగా సకాలంలో అందుతు ఉంది చేయూత వచ్చి నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకు అంతా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయిలు ఇస్తున్నారు అక్కడ మీ ఊళ్ళో మా ఊరులో కూడా పింఛను వృద్ధాప్య పింఛను డయాలసిస్ పింఛను అన్నీ కూడా బాగా ఇస్తున్నారు గుడ్డు ఆహారం అదే ఆకుకూరలు చిక్కీలు పౌష్టికమైన మంచి ఫుడ్డుగా స్కూల్లో అంతా మంచి ఫుడ్డుగా ఇస్తు ఉన్నారు మీ మీ ఊళ్ళో మీ ఊళ్ళో కూడా అవునా అదే శుక్రవారము బుధవారం అయితే